అవునండి ఓకే అండి చెప్పండి ఓకే అండి

మా దగ్గర ఎలెక్ట్రిక్ బండి ఎలెక్ట్రిక్ బైక్స్ గేర్లెస్ బైక్స్ కే బైక్స్ అన్నీ ఉన్నాయండి మీకు ఏ టైప్ ఆఫ్ బండి కావాలండి టూ టూ వీలర్ కావాల ఓకే గేర్ గేర్ బైక్ మేము ప మేము పర్ డే వచ్చి త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తాం అండి బట్ మీరు మంత్లీ అడుగుతున్నారు కాబట్టి అంటే నార్మల్ బైకు ఎలెక్ట్రిక్ బైక్ వచ్చి మేము ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము గేర్ నార్మల్ బైక్ అయితే త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండ్ ఇప్పుడు బైక్ మా సీసీ పెరిగిన కొద్దీ దాని ప్రైస్ కూడా పెరుగుతుంది అండి ఇప్పుడు ఒక త్రీ ఫిఫ్టీ సీసీ అలాంటి బైక్ ఉంది అనుకోండి సెవెన్ ఫిఫ్టి రూపీస్ అట్లా పర్ డే ఛార్జ్ చేస్తాం అండి ఇప్పుడు మీరు వన్ మంత్కి అడుగుతున్నారు కాబట్టి మీరు నార్మల్ బైక్ అడుగుతున్నారు కాబట్టి త్రీ హాండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు పర్ డే కాకపోతే ఇప్పుడు మీకు వన్ మంత్కి డిస్కౌంట్తో కలిపి మేము ఒక నైన్ థౌసండ్ ఫైవ్ హాండ్రెడ్ చేంజ్ అలా తీసుకుంటాం అండి వన్ ఫిఫ్టీ సీసీ బైక్ వన్ ఫిఫ్టీ సీసీ బైక్ మా దగ్గర పల్సర్ ఉందండి అది వచ్చి మేము డైలీ వైజ్ అయితే అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తుండే కానీ ఇప్పుడు మీరు మంత్లీ అడుగుతున్నారు కాబట్టి మంత్లీ టూ ఇంటు థర్టీ ఎయిటీన్ మైనస్ మేము ఒక టెన్ పర్సెంట్ డిసౌంట్ ఇస్తాం అండి మీకు వచ్చి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హాండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఇస్తుంది అండి కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఇస్తుంది అండి ట్రబుల్స్ అవన్నీ ఏమైన ఉంటే కంపెనీ విల్ ఛార్జ్ అండి కంపెనీ మేము ఛార్జ్ చేసుకుంటాము ట్రబుల్స్ ఏమి ఉండదు బండి ట్రబుల్ ట్రబుల్ అయితే ఇవ్వదు అండి మీకు వన్ మంత్ మొత్తం మేము మీకు మీకు మీకు హామీ చేయగలుగుతాం ట్రబుల్ అయితే ఏమి ఉండదు ట్రబుల్ అయితే అసలు ఉండదు అండి ఓకే అండి మీ డిటైల్స్ వచ్చేటప్పుడు వచ్చి కింద మీ డిటైల్స్ ఫీల్ చేయండి అండి ఆధార్ కార్డ్ మ్యాండెటరీ పాన్ కార్డ్ మ్యాండెటరీ అండ్ మీరు అడ్వాన్స్ అమౌంట్ కూడా పే చేయాలి దాని తర్వాత మీరు బైక్ ఇచ్చినాక మీ అడ్వాన్స్ అమౌంట్లో మీ మీ మీ ఛార్జ్ అమౌంట్ తీసుకుని మిగతా అమౌంట్ మీకు ఇస్తాం అండి ఓకే ఓకే నైస్